మహేంద్రా ఎక్స్ యువి త్రీ హండ్రెడ్ టాటా నెక్సాన్ టోయోటా ఫార్చనర్ మహీంద్రా తార్ టాటా కర్వ్ టాటా హారియర్ టాటా టియాగో ఇవి టెస్లా మోడల్ ఎస్ టెస్లా మోడల్ ఎక్స్ బిఎండబ్ల్యు ఎం ఫై మెర్సిడీస్ జీ సిక్స్టీ త్రీ మెర్సిడిస్ జీ వ్యాగన్

ఫోర్డ్ ఎండీవర్ టాటా సఫారి టయోటా ఇన్నోవా హ్యుండై వెన్యూ హోండా సిటీ హోండా అమేజ్